ప్రతి ఒక్క మనిషి పుట్టిన పసి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు పసిపిల్లలను కందిపోకుండా చూసుకుంటారు ఎందుకంటే పసి పిల్లలు చాలా సెన్సిటివ్గా చాలా సులభంగా ఉంటారు కాబట్టి వాళ్ళని చాలా జాగ్రత్తగా ఉంచుకుంటారు జాగ్ర చాలా జాగ్రత్తగా ఉంచుకోవడంలో అంటే పరిశుభ్రమైన పాత్ పర్యావరణంలో ఉంచుతారు వారికి సపరేటు మంచం ఏర్పాటు చేస్తారు సెపరేట్ దుస్తువులను మళ్ళీ సపరేట్ దుస్తులనే కాకుండా పడుకోడానికి వారికి చెద్దరి బెడ్షీట్లు లాంటివి వారికి మాత్రమే సపరేట్గా ఉంచుతారు మళ్ళీ పసి పిల్లల్ని చిన్న పి వేరే ఉన్న పిల్లల దగ్గరికి రానివ్వరు ఎందుకంటే ఆ పిల్లలకి జలుబు గిట్ల ఉంటే వీరికి వస్తుంది అని చెప్పేసి ఎవరినీ ఎక్కువ దగ్గరికి రానివ్వకుండా చూసుకుంటారు ఎవరికి పడితే వారికి ఇవ్వరు ఎత్తుకొమ్మని ఓన్లీ పెద్దవారికి మాత్రమే ఇస్తారు చిన్న పిల్లలకి ఇవ్వరు ఎత్తుకుంటే అటు ఇటు పడేస్తే మళ్ళీ వారికి ఏమైనా జబ్బు వస్తుంది అని భయపడి ఎవరికీ ఇవ్వకుండా మంచి వాతావరణం ఉండేటట్టు చూసుకుంటారు ఆ వాతావరణంలో అయినా వాళ్ళు ఎప్పుడూ ఇంట్లో ఎల్లప్పుడూ లైట్ ఏ వేసి ఉంచుతారు వారికి ఎక్కువ గాలి రాకుండా నార్మల్గానే ఫాన్ పెట్టి ఉంచుతారు మళ్ళీ అపరిశుభ్ర పరిస్థితి పరి పరిసరాలలోనయితే అస్సలు ఉంచరు అపరిశుభ్రమైన పరిసరాలు మీన్స్ మనం ఎప్పుడు అయినా బయటికి తీసుకు వెళ్ళినప్పుడు అక్కడ దోమలు ఉంటే దోమలున్నచోట ఎత్తుకోరు మళ్ళీ మనం ఆటోలో కానీ బండిమీద కానీ వెళ్ళినప్పుడు వారికి ఎక్కువ గాలి వస్తుంది అని చెప్పేసి వాళ్ళకి మొత్తం ఒక టవల్ను చుట్టి ఉంచుతారు ఆ టవల్లో చుట్టి ఉంచడం వల్ల ఎక్కువ వాళ్ళు వాళ్ళలోకి ఏ క్రిములు ప్రవేశించవు ఎక్కువ గాలి పోదు ఎక్కువ గాలి పోతే వాళ్ళికి జబ్బు జలుబు వస్తుంది కాబట్టి వాళ్ళకి ఎప్పుడు తలకాయకి కుళ్ళ లాంటివి కట్టి ఉంచుతారు ఇలా రకరకాల చర్యలు తీసుకుంటారు జాగ్రత్తగా ఉంచుకుంటారు